నేను ఈరోజు ఎంచుకున్న వంటకం సాంబార్ సాంబార్ రుచిగా రావడానికి అందులో అన్నీ సోరకాయ ముక్కలు వెజిటేబుల్స్ ములక్కాడలు అన్ని వేసిన తర్వాత సాంబార్లో పప్పు పోసిన తర్వాత అన్నీ వేగనివ్వాలి అందులో మెంతి పౌడర్ ధనియ పౌడర్ అన్నీ వేసి అందులో వంట బాగా కుదరడానికి తీసుకోవాల్సిన చిట్కాలు సాంబార్ పౌడర్ పౌడర్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి మరగ నిచ్చిన తర్వాత ఒక విధమైన రుచికరమైన వాసన వస్తుంది దానివలన గరం మసాల ధనియా పౌడర్ మెంతి పౌడర్ ఇంకా రుచికరమైన వంటకం కోసం ఇవి అనేక విధాలైన పౌడర్లను వాడటం జరుగుతుంది సాంబార్ పౌడర్ వేయడం వల్ల వంట చాలా రుచిగా ఉంటుంది ప్రత్యేకంగా ఇందులో వేయాల్సిన అవి కరివేపాకు మరియు ఇంకొద్దిగా వాము ప్లస్ ఇందులో ఇంకా పులుపు సంబంధించినవి ఏమైన కరివేపాకు ధనియ పౌడర్ వేయడం వల్ల చాలా వంట రుచిగా వస్తుంది